ఫోటోగ్రఫీ అప్పటికి ఇప్పటికి మొబైల్ కెమెరాలకి చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఎందుకోసం అంటే పంతొమ్మిది వందల తొంభైల మనము ఒక ఫోటో కానీ ఫోటోగ్రఫీ తీ య్యాలంటే పెద్దపెద్ద కెమెరాలలో కానీ అల అలాగనే వస్తుండే అప్పుడు మనం ఎప్పుడైతే ఫోటో తీస్తుండే అప్పుడు ఫోటో మనకి వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసి ఇస్తుండె కానీ ఇప్పుడు మన మొబైల్ ఫోన్లా ఇంకా లేకపోతే ఇప్పుడు వచ్చే కేమెరా లెన్సు కానీ ఎంత క్లారిటీ ఉంటుంది అంటే విజువల్ ఎఫెక్ట్స్ అంత క్లారిటీగా ఉంటది ఎందుకోసం అంటే ఇట్ ఈజ్ బై ద టెక్నాలజీ టెక్నాలజీ అయితే ఎప్పుడు అయితే అభివృద్ధి చెందుద్దో అప్పుడు మన ఫోన్లోగానీ మన కెమెరాలో కానీ అప్పటి కేమెరాలు ఎట్లా అంటే బ్లాక్ అండ్ వైట్ కేమేరాసు అవి ఎట్లా అంటే పనిచేయకుండే దానివల్ల మనకి ఏమవుతుందంటే చక్కగా ఫోటో కానీ ఇంకా లేకపోతే ఏదైనా వీడియో కానీ తీస్తే క్లారిటీగా ఉండకుండె ఇప్పుడు అట్ల కాదు ఇప్పుడు వచ్చిన లెన్సు మనం దూరంగా పన్ ఒక వంద మీటర్లో ఉన్న బొమ్మని కానీ ఇప్పుడొచ్చే లెన్సుతోని ఫోటో చాలా అంటే చాలా అద్భుతంగా తీయవచ్చు ఎందుకోసం అంటే టెక్నాలజీ అభివృద్ధి అయింది అంత అం టెక్నాలజీ అభివృద్ధి అయినందుకే అట్లాంటి కొత్తకొత్త లెన్సు కానీ ఫోటో కానీ మన మొబైల్ ఫోన్ చాలా అంటే చాలా ఇప్పుడు వచ్చే ఆపిల్ ఫోనులు కానీ ఆపిల్ ఫిఫ్టీన్ కానీ ఎట్లంటే ఒక కెమెరాకు ఉండే అంత లెన్సు ఈ ఓన్లీ మొబైల్ కెమెరాకే ఉంటుంది ఎందుకోసం అంటే మనం పెట్టే బడ్జెటు కానీ మనం పెట్టే ఖర్చు కానీ అలా ఉంటుంది ఇప్పుడు మనం పాత కాలంలో ఫోటో తీసినం అనుకో మొత్తం బ్లాక్ అండ్ వైట్ అప్పటి సినిమాలు కానీ పాత సినిమాలు మనం చూసినాం అనుకో మొత్తం బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది మొత్తం అంటే బొమ్మ సగం వైట్గా సగం బ్లాక్గా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే మొత్తము వైట్ పిక్చర్స్ వచ్చినాయి మొత్తం మనం ఎట్లా కావాలంటే అట్లా మార్చుకునే లాగా విధానంగా మనం ఇప్పుడూ హాలీవుడ్ సినిమాల్లో చూసినం అనుకో దీని ఒక చక్కటి ఉదాహరణ అవతార్ మూవీ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆ కెమెరా లెన్సు కానీ ఎంత చక్కగా ఉంటాయి అంటే మనము అప్పటిలో ఎఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలు చూసినం అనుకో బ్లాక్ అండ్ వైటు సగం కనిపించి సగం కనిపియనట్టు వాళ్ళ సినిమాలు ఉంటాయి ఎందుకోసం అంటే అప్పుడు అంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ లేదు అంత శాత్రవేత్తలు అంత త్వరగా కనపెట్టలేకపోయారు అంటే ఇట్లా ఉంటది అంతా లేకపోవడం ద్వారా అంతా బ్లాక్ అండ్ వైట్ పిక్చరే కనిపిస్తుంది కానీ ఇప్పుడు అలా కాదు ఈ మొబైల్ కెమెరాకి పాత కెమెరాలకు ఎలా తేడా ఏందంటే మొబైల్ కెమెరాల బ్లాక్ అండ్ వైట్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ రాకపోవడానికి కారణం మెయిను ఉదాహరణకి లెన్సు మనం లెన్సుని ఎంత ఎంత అయితే వాడుతాము అంత అంత ద్వారా ఇవి పురోగతి చేసుకోవడానికి ఒక కొత్త దోహా పడడానికి ముందస్తు మొదటి మెట్టు అని చెప్పవచ్చు ఇప్పుడు మనం తీసే నార్మల్ కెమెరాలు ఎలా ఉంటదంటే మనం బొమ్మ నీ ముందర ఎలా ఉంటుందో అలా వచ్చి సేమ్ మన స్క్రీన్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తది కానీ పాత కెమెరాలు ఎలా అంటే ఆ కెమెరాలే చాలా అంటే చాలా వెయిట్ ఉంటుండె మోయనీకి రాకుంటుండే స్టోరేజ్ ఎక్కువ అవుతుండే ఒక వంద ఫోటోలు దింపే వరకి ఓ త్రీ జీబీ ఫోర్ జీబీ స్టోరేజ్ అయిపోతున్నాయి కానీ ఇప్పుడు మన డైరెక్ట్ ఫోన్లాగానే టువల్ జీబీ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ రాండమ్ ఆక్సిస్ ఇలా చాలా అంటే చాలా ఎన్ని అంటే ఒక కొన్ని వెయ్యిల ఫోటోలు మన దాంట్లో ఉంచుకోవచ్చు ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది పాత కెమెరాలల్లా తీసినా మళ్ళీ అది పొయ్యి మనమూ కంప్యూటర్ షాప్కి పోయ్యి ఎడిట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత మళ్ళా కడిగిపియాల ఆ ఫోటో ఇంకొకరి నుంచి కడిగిపించి ఆల్బంలో పెట్టాలి కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు అట్లా కాదు కదా డైరెక్ట్ మనం ఫోటో తీసినాం అనుకో తీసినాక మనమే మన ఫోన్లో సొంతంగా మనకంటూ ఎడిట్ ఆప్షన్లు ఉన్నాయి ఈ కెమెరాల ఐడి మనమే చేసుకోవచ్చు చేసుకొని మనకు కావాల్సిన అంటే మన కావలసినట్టు ఎట్లా అన్నా మనం ఈ ఫోటోని దీంలని మార్చుకోవచ్చు కానీ ఆ పాత కెమెరా ఎట్లా అంటే మనం ఒకసారి ఫోటో తీసుకున్నాం అనుకో ఒక ఒక ప్లేస్ నుంచి మళ్ళీ ఒక ప్లేస్కు తీసుకపోయి అవి ఒకరితోని కడిగిపియ్యాలి ఆ పాతకాలం కెమెరాల అయ్యి కడిగిపించి మళ్ళీ ఒకరితోని పొయ్యి ఆల్బం చెయ్యిపీయాలి కానీ మన కెమెరా మన ఫోన్ కెమెరాలో ఎట్లా అంటే ఇప్పుడున్న జనరేషన్కు అప్డేటెడ్ వెర్షన్కి మనం డైరెక్ట్ ఏదైనా పిక్చర్ మనం విజువల్గా చూసి దింపినం అనుకో ఆ పిక్చర్ డైరెక్ట్గా మన ఫోన్లో విజువల్ అవుతుంది మన ఫోనులోనే ఎడిట్స్ ఆప్షన్ ఉంటాయి దాన్ని డైరెక్ట్గా మనమే కడుక్కొని నీట్గా మనం ఎట్లా అయితే ప్రజంటేషన్ కావాలనుకున్నామో అట్లా తీసుకొని కొత్తకొత్తగా యాప్స్ వస్తున్నాయి దానిలోకి మన ఫేస్గా డీపీలు కానీ ఇట్లా పెట్టుకోవడానికి దోహదపడుతుంటది కానీ పాత కాలం కేమెరాలు ఎట్లాంటే బ్లాక్ అండ్ వైట్ కేమెరాసు అంటే ఫోటో పడ్డా మబ్బు మబ్బు కొంచెం లైట్గా డార్క్గా అండ్ బ్లూ అట్లా పడుతుండే దాని ద్వారా ఏమవుతుందంటే మనకు పిక్చర్ అంత క్లారిటీ ఉండదు ఇప్పుడు వచ్చే కేమెరాలు ఎట్లున్నాయంటే లెన్సు కానీ దానిలోకి దీనిలోకి డిఫరెన్స్ ఏందంటే ఈ లెన్సే ఇప్పుడు వచ్చే లెన్సు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ పాత కాలమే అట్లా కాదు మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి కాబట్టి మనము అంత చూడలేకపోతున్నాం ఇది ఎట్లా అంటే ఈ లెన్సు మంచిగా ఉంటాయి కాబట్టి ఇంత